సున్నా ఏడు పదకొండు రెండు వేల పదకొండు పదకొండు పన్నెండు రెండు వేల తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై నాలుగు సున్నా రెండు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఒకటి ఏడు సున్నా నాలుగు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు